నృత్యం అనేది కేవలం ఈ యొక్క జనాలను అలరించడానికి కాకుండా మరో విధంగా కూడా ఇది సహాయపడుతుంది ఏంటంటే నృత్యం చేసే దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం నృత్యం చేయాల్సినప్పుడు కొన్ని వ్యాయామాలు చేస్తాం మనం చేసే ఈ యొక్క నృత్యానికి తగిన వ్యాయామం చేయడం వల్ల మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది ఎలాగంటే మనం చేసే వ్యాయామం వల్ల మన చేసే నృత్యం వల్ల మన యొక్క శరీరం ఈ యొక్క నిలువుగా ఉండడం వల్ల వివిధ రకాల నృత్యాలలో రకరకాలుగా మనం వంగడం లేదంటే మనం మోకరిల్లడం అటువంటివి చాలా ఈ నృత్యాల్లో కొన్ని కొన్ని ఈ యొక్క భాగాలను చేయడం వల్ల మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది మన శరీరాన్ని అలాగ ఎంతసేపు నుంచున్న నువ్వు మనం నిలబడి కలిగి ఉండేలాగా చేస్తుంది అలుసట అనేది లేకుండా స్టామినా అంటూ అటువంటి ఈట్లకి చాలా ఉపయోగపడేటువంటిది ఈ నృత్యం మనం చేసే నృత్యం ఎలా ఉంటుందంటే మనం చేసే నృత్యం ఖచ్చితంగా మనం చేయగలిగిన నృత్యం ప్రజలను అలరింపజేసి ఆనందించబడే లాగానే ఉంటుంది కాబట్టి మనం మనస్ఫూర్తిగా మనం చేశామంటే ఆ నృత్యం చూసి జనాలందరూ ఆనందిస్తారు